ఇప్పుడు మేము వైజాగ్ నుంచి అనకాపల్లి ప్రయాణం చేసాం కదా వైజాగ్ నుంచి అనకాపల్లికి ఎన్ని కిలోమీటర్లు ఆండి నలభై కిలోమీటర్లా ఓకే ఐతే కిలోమీటర్కి మీరు ఎంత తీసుకుంటున్నారు మీ సర్వీస్కైతే సరే అండి పన్నెండు రూపాయలు కదా మరి ఏమైనా తగ్గుతుందా నలభై కిలోమీటర్లకి పన్నెండు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు కదా ఇంకేమైనా తగ్గుతుందా అయితే నలభై కిలమీటర్కి టోటల్ ఎంత అవు తీసుకుంటున్నారు మీరు ఐదు వందల రూపాయలా ఓకే అండి అయితే మీకు ఫోన్పే గూగుల్ పే పేటియం ఏమైనా ఉందా సరే అండి అయితే ఇప్పుడు మీ ఫోన్పే నంబర్ చెప్తారా కొంచెం సరే అండి చేసేస్తాను చెక్ చేసుకోండి ఒకసారి ఆ ఓకే అండి ఆ సరే అండి ధ్యాంక్ యూ